పరిణామం చెందుతున్న ప్రపంచంపై నాకు చాలా అభిప్రాయాలే ఉన్నాయి ప్రపంచం మారుతున్నట్లు నేను చాలా చూస్తున్నాను ప్రపంచం చాలా వేగంగా మారుతుంది సాంకేతికత వాతావరణ మార్పు మరియు రాజకీయ అస్థీరత వంటి అనేక అంశాలు ఈ మార్పులకు దోహదపడుతున్నాయి సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది కొత్త ఆవిష్కరణను మరియు మార్పులు మన జీవితాలను ఎలాంటి ప్రభావితాన్ని చూపుతున్నాయి అనేది చూడటానికి ఆసక్తికరంగా ఉంది వాతావరణ మార్పు ఒక ప్రధాన సమస్య ఇది మన ప్రపంచాన్ని నాశనం చేస్తుంది మరియు మన జీవితాల పై చాలా ప్రభావాన్ని చూపుతుంది మనం ఈ సమస్యను పరిష్కరించటానికి చర్యలు తీస్కోవాలి రాజకీయ అస్థీరత కూడా ఒక ప్రధాన సమస్య అనేక దేశాలు అస్థిరంగా ఉన్నాయి మరియు సంఘర్షను మరియు హింసా సంభవిస్తున్నట్లు మనం ఈ సమస్యలను పరిష్కరించడానికి కలిసి పని చేయాలి